నేను ఇప్పటివరకు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి దాంట్లో ఎక్కువ నేను వాడేది ఇన్స్టాగ్రామ్ ఒకటే నెక్స్ట్ ఫేస్బుక్ ఎక్కువ వాడుతాను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ రీల్స్ ఒకటి చూస్తాము నెక్స్ట్ కొన్ని కొన్ని మనకి పనికొచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే షేర్ చేస్తుంటాము అందరికీ అలాగే ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తుంటాము ఫేస్బుక్లో ఏమిటి అంటే ఫేస్బుక్లో మనం మనం వర్క్ గురించి ఏమైనా ఉంటే దాన్ని పెట్టుకోవడానికి అది దాంట్లో ఫేస్బుక్ను వాడుతాము ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ రీల్స్కి ఏమైనా ఫోటోస్కి అలాంటివి చూసుకోవడానికి పనిచేస్తుంది మనకి ట్విట్టర్ అనేది ఎక్కువ నేను వాడను మనకు లేదు అది ఇన్స్టానే ఎక్కువ వాడుతాను డైలీ ఎక్కువ ఇన్స్టానే యూజ్ చేస్తుంటాను ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి గ్రూప్లో మీటింగ్ పెట్టుకోవడానికి ఏమైనా దానికి ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడుతాం మేము ఎక్కువ ఫోటోస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకుంటాము స్టేటస్ పెట్టుకుంటాము ఏమైనా దేవుని సాంగ్స్ ఏమైనా ఉంటే చూసుకోవడానికి పెడతాము అన్నిట్లో ఇంకా ఫేస్బుక్లో ఏమిటి అంటే ఫేస్బుక్లో ఓన్లీ మా వర్క్ సంబంధించినవి ఏవైనా ఉంటే ఆ వర్క్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరికి దాన్ని చూసుకోవడానికి మాత్రం ఫేస్బుక్ వాడుతాను నేను ఇంకా దాంట్లో రీల్స్ ఏం ఉంటే ఏం పట్టించుకోము ఫేస్బుక్లో ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే రీల్స్ కానీ ఏవైనా వీడియోస్ కానీ అని చూస్తాను దీంట్లో బాగా నాకు నచ్చేది ఏమిటి అంటే కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి మనకి ఆ వీడియోస్లో కొన్ని మనకి మన మనకి అన్నట్టుగా పనిచేస్తాయి కొన్ని వీడియోస్ ఎలా అంటే ఏవైనా వర్క్ సంబంధించిన వీడియోస్ కానీ వచ్చినప్పుడు లేకుంటే ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు చూసుకోవడానికి ఏమైనా హాస్పిటల్ సంబంధించిన వాటికి కొన్ని రీల్స్ కొన్ని బాగుంటాయి ఇన్స్టాలో అవి మాత్రం వాడుతాము ఎక్కువ మనం ఇంకా ఏమైనా స్టేటస్కి చెప్పాలనుకుంటే స్టేటస్ పెట్టేసి మన ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేయడానికి స్టేటస్ పెడుతుంటాం మనం